నేను ఒకసారి వినాయక చవితికి ఒక పెద్ద విగ్రహాన్ని తయారు చేయడానికి సిద్ధపడ్డాను నేను మొదలు పెట్టడం నేను విగ్రహాన్ని చేయడం మొదలు పెట్టాను మెల్లమెల్లగా అవి విగ్రహం తయారయ్యే కొద్దీ అవి చేసే విగ్రహం చేసే కొద్దీ కొంచెం కొంచెం విరిగిపోతూ కిందగా కింద పడిపోయేది నేను విగ్రహం చేయడం ఆపకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి విగ్రహాన్ని కొంచెం కొంచెం పూర్తి చేస్తూ సగం వరకు తీసుకు వచ్చాను తరువాత ఆ విగ్రహం మళ్ళీ కింద పడిపోయింది అయినా నేను నా పట్టుదలను వదలకుండా విగ్రహాన్ని పూర్తి చేయడానికి నా వంతు కృషిచేస్తూ విగ్రహాన్ని పూర్తి చేశాను విగ్రహాన్ని ఆ పూర్తి చేయడానికి నేను ఒకే ఒక కారణం ఉంది అది ఏమిటంటే దేవుడు పైన భక్తి ఆ భక్తి వలనే నేను ఎన్నిసార్లు విగ్రహం పడిపోయినా నేను ఆగలేదు విగ్రహం పూర్తి అయ్యే వరకు నా పట్టుదలను విడువ లేదు దేవుడిపై భక్తితో నేను ఆ విగ్రహాన్ని పూర్తి చేశాను దేవుడిపై భక్తియే నాకు ఒక ప్రేరణ లాంటిది ఈ విధంగా వినాయక చవితి విగ్రహా వినాయక చవితి కోసం ఒక పెద్ద విగ్రహాన్ని చేసే చేసే అప్పుడు నేను మీరు ఎదుర్కొన్న సవాళ్లు ఇవే